నమస్కారమండి చెప్పండి మీ ఇంటి ప్లాన్ చూడండి ఎన్ని రూములు ఉన్నాయి ఎక్కడెక్కడ పాయింట్లు కావాలి ఏం పరికరాలు వాడాలి అనుకుంటున్నారు చెప్పండి సరే అండి వైరింగ్ కోసం వైర్లు స్విచ్ బోర్డ్లు స్విచ్లు సాకెట్లు ఫ్యూస్ బ్యాగ్స్ ఎంసిబీలు పైపులు బాక్సులు లైట్లు ఫ్యాన్లు గీజర్లు ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ టీవీ మొదలైనవి కావాలి వైరింగ్ ఖర్చు సామాను ఖర్చు లేబర్ ఖర్చు అన్ని కలిపి సుమారుగా యాభై వేల నుండి డెబ్భై వేల వరకు అవుతుంది మీరు వాడే సామాన్ల క్వాలిటీ బట్టి ఖర్చు మారుతుంది తప్పకుండా అండి మంచి క్వాలిటీ వైర్లు స్విచ్ బోర్డులు ఎంసీబీలు వాడుతాను వైరింగ్లో ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్త చేస్తాను హెవెల్స్ కినోలెక్స్ ఎంకే వంటి మంచి కంపెనీ సామాన్లు వాడతాను రేపటి నుండి పని మొదలుపెడతాను ముందుగా వైరింగ్ ప్లాన్ వేస్తాను తర్వాత సామాను తెప్పించి పని మొదలు పెడతాను తప్పకుండా అండి పని పూర్తయ్యాక ఒకసారి చెక్ చేసి మీకు చూపిస్తాను సరే ఇంకేమన్నా ఉన్నాయా అండి ఇబ్బందులు ఎప్పుడు వెళ్తున్నారండి ఇంట్లోకి వన్ మంత్లో పూర్తి చేస్తామండి ఇంకేమయినా సలహాలు కావాలా సరే అండి తప్పకుండా